నాకు ఇష్టమైన పుస్తకం వింగ్స్ ఆఫ్ ఫైర్ దీనిని అబ్దుల్ కలాం గారు రచించారు ఇది అబ్దుల్ కలాం జీవిత చరిత్ర వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర దీనిని కలాం అరుణ్ తివారీలు రాశారు ఈ పుస్తకంలో ఆయన ప్రారంభ జీవితం ఇండియన్ స్పేస్ సెంటర్ మిస్సైల్ కార్యక్రమాలలో వెళ్ళడానికి కావాల్సిన కృషి కష్టాలు ధైర్యం అదృష్టం గూర్చి వివరించారు ఈ పుస్తకంలో తన కెరీర్ చెన్నైలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో గ్రాడ్యువేషన్ చేసిన తరువాత కలాం ఇండియన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో ప్రోటో టైప్ హోమో క్రాఫ్ట్ తయారీకి తనను కేటాయించుట గూర్చి వివరించారు తరువాత ఆయన ఇస్రోకు వెళ్ళి విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్లో సహకారం గూర్చి మొదట స్పేస్ లాంచ్ వెహికల్ ప్రోగ్రాం ప్రారంభించుట గూర్చి రాశారు పందొమ్మిది వందల తొంభైలలో రెండువేల ప్రారంభంలో కలాం డిఆర్డీఓకి వెళ్ళుట గూర్చి అచ్చట ఇండియన్ న్యూక్లియర్ వెపన్స్ కార్యక్రమాల నిర్వహణ గూర్చి థర్మో న్యూక్లియర్ ఆయుధాల ప్రగతి గూర్చి అగ్నిక్షిప్ని గూర్చి వివరించారు వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం ఎంతోమంది యువతతో స్ఫూర్తినింపింది